హరి మన ఇంటి ప్రక్కన ఉన్నాపెద్దాయనకి ఆయనకి ఆధార్ కార్డు కోసం ఎక్కడా లేదు ఆధార్ దరఖాస్తు చేయాలా చేసుకోవాలో కూడా ఆయనకి తెలియదు కానీ మనం ఆయనకి సహాయం చేయాలిరా అవును మనం సహాయం చేయాలి అతన్ని ఆధార్ కార్డు కోసం నమోదు కోసం తీసుకెళదాము అక్కడ మనకు తెలిసినటువంటివి మన దగ్గరలో ఉన్నటువంటి దర్గామిట్ట పోస్ట్ పోస్ట్ ఆఫీసు ఒక కార్యాలయం ఉంది అక్కడ ఆధార్ను నవీ ఆధార్ ఆధార్ను క్రొత్త ఆధార్ని ఆధార్లో ఉన్నటువంటి మార్పులను అక్కడ వాళ్ళు చేస్తారు సొ ఆ పెద్ద మన పెద్దాయనని అక్కడకి తీసుకెళ్ళమని నేను చెప్తాను వాళ్ళ అబ్బాయికి